తెలుగు భాష అనేది ప్రపంచంలో చాలా ప్రాధాన్యత పొందిన భాష స్వామి వివేకానంద గారు అమెరికాలో జరిగిన సదస్సులో తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి తెలియక గొప్పతనం ఈ యావత్ ప్రపంచానికి ఇది కాలక్రమమైన అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ రోజు పార్టీ పుస్తకాలలో మీడియాలల తెలుగు ఛానల్లలో అన్నింటిలో తెలుగు భాష ముఖ్యంగా ఉంది తెలుగు భాషను పిల్లల చదువుకునే పార్టీ పుస్తకాలలో ఫస్ట్ లాంగ్వేజ్గా ఉంది